నాకు కొన్ని ఐటమ్సు డెలివరీ చెయ్యాలండి కంది పప్పు ఒక కేజీ అండి మినప్పప్పు మూడు కేజీలండి ఇడ్లి రవ్వా రెండు కేజీలండి అలాగే సింథాల్ సబ్బులు రెండు ఫ్యాక్స్ అండి అవి చిన్నవి కాదండి పెద్దవి ఉంటాయి కదండీ అవండి ఫోర్ కలిపి ఒక ప్యాక్లో ఉంటాయి కదండీ పెద్దవి అవి ఇచ్చేసినా పర్లేదండి చిన్నవైతే వద్దండి

అంటే టూ రూపీస్ ప్యాకెట్స్ లాంటివి ఉన్నాయా అండి

లేదా అండి పొనీ పింక్ అండి

మీరు మెడిసిన్ కూడా ఏమన్నా డెలివరీ ఇస్తారా అండి మెడిసిన్ అవైలబుల్ లేదా అండి డ్రింక్స్ అండి ఓన్లీ గ్రాసరీయేనా అండి పంచదార వద్దండి సాల్టు ఒక టూ ప్యాకెట్స్ అండి టాటా సాల్ట్ అండి రాక్ సాల్ట్ కూడా ఇవ్వండి అలాంటి ఇంకేమి వద్దండి ఇంకా పసుపు ప్యాకెట్ ఒకటండి ఇచ్చేయండి బెల్లం ఉందా అండి అది కూడా ఒకా కేజీ ఇవ్వండి

సర్ఫ్ వాషింగ్ మెషిన్లో వేసుకోడానికి సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ అండి టాప్ లోడు అదొక లీటర్ అండి లీటర్ అండి లీటర్ ఎంతపడుతుందండి లీటర్ మూడు వందలా అండి ఆఫర్ ఏం లేదా అండి ఇంకా ఆఫర్లో ఇంకేం ఐటమ్స్ ఉన్నాయండి ఇంకేమీ లేవా అండి బిస్కెట్స్ ఏమన్న ఉన్నాయా అండి మామ్స్ మ్యాజిక్కూ టెన్ బిస్కెట్ ప్యాకెట్స్ కలిపి ప్యాక్ ఉంటుంది కదండీ అదొకటండి అంతే అండి మొత్తం ఎంతవుతుందండి